మేం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఎక్కడైనా సరే హాస్పిటల్లో ఫస్ట్ అఫ్ ఆల్ మేము ఎవర్ని సంప్రదిస్తుము అంటే అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ని లేకపోతే అపాయింట్మెంట్ ఎక్కడ ఇస్తారో వాళ్ళని అక్కడ మేము అడుగుతం ఒకవేళ వాళ్ళు గనుక అందుబాటులో లేకపోతే హెల్పింగ్ డెస్క్ ఎక్కడుందో చూసుకొని ఆ హెల్పింగ్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మాకు ఏ వ్యాధికి గురించే వెళ్తున్నాము ఆ వ్యాధులకు తగ్గ డాక్టర్ అక్కడ ఉన్నారో లేదో కనుక్కొని ఆ డాక్టర్ ఏ టైంలో ఉంటారో కనుక్కుంటాము ఒకవేళ అక్కడగనక చికిత్స ఎలా చేస్తుంది ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అన్నది కూడా మేము అడిగి తెలుసుకుంటాము అక్కడ గనుక మంచిగా లేక ఉంటుందా లేదా అన్నది వాళ్ళని అడిగి కనుక్కుంటాం ఒకవేళ మంచిగా చేస్తారు అని అనుకుంటే గనక ఉన్న బాగా చేస్తున్నారో లేదో కనుక్కొని